డ్రాయింగ్ చెయ్యడం వల్ల చాలామందికి ఒక మంచి చికిత్సలాగా పనిచేస్తుంది ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది డ్రాయింగ్ చేసేటప్పుడు మనసులోని బాధలు ఒత్తిడి తగ్గిపోతాయి ఒక బొమ్మ పూర్తి చెయ్యడానికి చాలా సమయం పడుతుంది అలాగే మన ఓర్పు కూడా చాలా అవసరం చుట్టూ ఉన్న వాటిని బాగా గమనిస్తే మంచి బొమ్మలు వెయ్యగలము కాబట్టి డ్రాయింగ్ చెయ్యడం వల్ల మన మనసుకు ప్రశాంతత సంతోషం కలుగుతాయి